హలో సార్ ఫుట్ బాల్ కోచ్ అతనితో మాట్లాడుతున్నాను సార్ మీరు ఇక్కడ మన ఎస్ఆర్ఆర్ గ్రౌండ్ లోనే ఉంటారు కదా సార్ సార్ మా మా కొలీగ్ వాళ్ళ బాబు అక్కడికే వస్తున్నాడు అంట మా బాబును కూడా పంపివ్వడానికి అని కాల్ చేసాం సార్ ఆ సుమన్ అంటా

ఎక్కడ దొరుకుతుంది స్పోర్ట్స్ స్టోర్ లో దొరుకుతుందా లేకపోతే మీరే ఇస్తారా ఆ డ్రెస్ అన్ని ఆయన చెప్పినాడు సుమన్నా మన శ్రీ సాయి స్పోర్ట్స్ దాంట్లో దొరుకుతాయి మనకు కావాల్సినవి అన్నీ అక్కడే అని అన్నాడు ఇప్పుడు బాబు కూడా అక్కడే తీసుకోని పంపివ్వమంటారా సరే మీరు ఈవినింగ్ ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటారు ఫైవ్ టు సిక్స్ ఆ లేకపోతే ఫైవ్ టు సెవెన్ ఆ

ఓకే సార్ బాల్ ఏమన్నా ఎన్ని డేస్ లలో పర్ఫెక్ట్ గా అవుతారు ఆ సార్ కొద్దిగా ఫుట్ బాల్ ఫుట్ బాల్ ఒక్కటే కాకుండా కొద్దిగా బాడీ ఫిట్నెస్ చేయడానికి రన్నింగ్ అటు ఇటూ కూడా చేయించండి సార్ బాబుని ఇప్పుడు సార్ అయితే రేపు వచ్చి బాబును తీసుకొని వచ్చి కలవమంటారా మిమల్ని గ్రౌండ్ లో రేపు మేము అంటే మీరు మేము ఫోర్ థర్టీ వరకు వస్తాను అన్నారు కదా మేము ఫైవ్ కి వస్తాం సార్ ఎందుకంటే స్టూడెంట్స్ ఎంత ఉన్నారు అదిఇది చూసుకుంటా నేను ఓకే సార్ రేపు ఫైవ్ కి వస్తాను నేను ఓకే సార్ థ్యాంక్యూ సార్